భారతదేశంలో ఆహారం చాలా బాగుంటుంది రోజూ మన మన ఊళ్ళో వండుకునే మన ఇంట్లో వండుకునే వంటకాలన్నీ చాలా మంచిగా ఉంటాయి వాటిలో వాడే మసాలాలు కొన్ని జీలకర్ర గసగసాలు ధనియాలు ఈటు ఇటువంటివన్నీ కలిపి చేసే మసాలాలని మేము రోజూ ఇంట్లో వాడుకొని అన్ని వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటాము